గుడ్ గుడ్ మార్నింగ్ మేడం నేను కాలేజ్లో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ గురించి అనుకుంటున్నాము మేము అంటే ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు మీ సజెషన్ ఏమైనా ఇస్తారా మన కాలేజ్లో

మేడం మేము ఏమంటారు డ్యాన్సెస్ అలాంటివి పెట్టాలని అనుకుంటున్నాము ప్రోగ్రామ్లో డ్యాన్సెస్ ఇంకా ఏమంటారు ఇంకా డ్రామాస్ అవన్నీ డ్రామాస్కి కొంచెం హెల్ప్ చేస్తారా మీరు ఏమైనా స్క్రిప్ట్ వ్రాసి ఇస్తారా మేడం ఏమైనా

ఓకే మేడం మేడం స్క్రిప్ట్ అంటే ఒక మంచి థీమ్ ఏమి అంటారు ఇగో ఎన్విరాన్మెంటల్ థీమ్ గురించి కానీ ఇప్పుడు ఎక్కువ చెట్లు కూడా కట్ చేస్తున్నారు కదా దాన్లోకి సంబంధించింది అయినా సరే లేకపోతే నెక్స్ట్ ఇట్లా ఇప్పుడు కొంచెం రేప్స్ అలాంటివి జరుగుతున్నాయి కదా వాటికి సంబంధించిన స్క్రిప్ట్ అయినా సరే మేడం అలాంటివి వ్రాయండి కొంచెం అలాంటివి ఇస్తే డైలాగ్స్ కూడా మంచి ఇంపాక్టింగ్గా వ్రాసే వాళ్ళది కొంచెం చూపించండి ఇంకా డ్యాన్సెస్ కూడా ఇంకా అనుకుంటున్నాము మేడం కొన్ని డ్యాన్స్ డ్యాన్స్ మాస్టర్స్ని కూడా కొంచెం చూడండి వాళ్ళని క్లాసిక్ క్లాసిక్ వెస్ట్రన్ అనుకుంటున్నాము ఒకటి స్టార్టింగ్ ఎంట్రీ సాంగ్ క్లాసిక్ అనుకుంటున్నాము తరువాత వెస్ట్రన్ అనుకుంటున్నాము క్లాసిక్లో కొన్ని సాంగ్స్ మేము సెలెక్ట్ చేసినాము సాంగ్స్ మేమే సెలెక్ట్ చేసినాము చేసేవాళ్ళు వస్తే చాలు బయట నుంచి సరే మేడం ఇంకేమైనా కావాలంటే రేపు అడుగుతాను నేను సరే